నాకు యోగా అంటే చాలా ఆసక్తి అండి యోగాలు అనేక భంగిమల ద్వారా అనేక రకాలుగా ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు ఒత్తిడిలని నియంత్రించడమే కాదు కాలుష్యం నివారణ చేయడానికి కానీ మన ఆరోగ్యం బాగుండడానికి కానీ యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది యోగాలో శిక్షణ పొందడం నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే యోగ ద్వారా స్వీయ రక్షణ మనల్ని మనం కాపాడుకోవడం తెలుస్తుంది అలాగే ఒత్తిడిని నియంత్రించుకోవడానికి యోగ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే యోగ ద్వారా నేను చాలా రిలీఫ్ని పొందాను ఒత్తిడిని దూరం చేస్తుంది అలాగే యోగాలో ఆసనాలు ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా రక్ష ఉపయోగపడుతుంది స్వీయ రక్షణ అనగా మనల్ని మనం కాపాడుకోవడం అనేది కూడా ఖచ్చితంగా ఈ యోగ ద్వారా మనం తెలుసుకోవచ్చు నేను చాలా తెలుసుకున్నాను నేను డైలీ యోగ క్లాసులకు వెళ్తాను చాలా రకాలుగా యోగా ఉపయోగపడుతుంది ఆరోగ్యపరంగానే శ్వాస శ్వాసకి సంబంధించినవి ఏమన్నా అనారోగ్యాలు ఉన్న ఈ యోగా ద్వారా నియంత్రించవచ్చు మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం మన కోపాన్నే కానీ మన భావోద్వేగాలనే అదుపులో ఉంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది యోగ యోగాని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను